హలో గుడ్ మార్నింగ్ సార్ నేను రిషి వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను సార్ అదే మేము తిరుపతి వెళదాం అనుకుంటున్నాము వన్ వీక్ లీవ్ కావాలి సార్ లేదు సార్ చిన్నపటి నుంచి మొక్కుకున్న మొక్కు సర్ తప్పకుండా వెళ్లాలి ఇప్పుడు లేదు లేదు సార్ నేను ఇంటి దగ్గర చదివిస్తాను అవును మరెలా సార్ ఇప్పుడు

మరి వన్ వీక్ ప్లాన్ చేసేసాం సార్ ముందే ముందుగా అనుకున్నదే ఇది సరే సార్ సరే సార్

అవునవును అలాగే సార్ సరే సార్ బాయ్